హలో చెప్పండి హలో మాకు ఈరోజు మా స్కూల్లో యాన్యువల్ డే జరుగుతుందండి టూ డేస్ తర్వాత మాకు ఫ్లవర్స్ కావాలి రోజెస్ రెడ్ రోజెస్ ఒక వన్ కేజీ అలాగే వైట్ రోసెస్ ఒక హాఫ్ కేజీ చామంతి పూలు టూ కేజీస్ కావాలి మాది అడ్రస్ వచ్చేసి నందియాల్ డిస్ట్రిక్ట్ అంలాపురం విలేజ్ అండి

ఇప్పుడు ఫ్లవర్స్కి కేజీ ఎంత అండి ఫోర్టీ రూపీస్ రోజెస్ కూడా అవి టూ కేజీస్ టూ కేజెస్ ప్యాక్ చేయండి ఫ్లవర్స్ ఫ్రెష్గానే వస్తాయి కదాండీ థ్యాంక్ యూ అండి సరే మేడం ఆ